నాకు వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం అనమాట అది ఒక ప్యాషన్ లాంటిది అలాంటి వంటను ఎంతసేపైన చేయగలను అదే ఇష్టమైన వంటను ఇంకా చాలా ఈజీ గా చాలా త్వరగా చేయగలను ఇష్టమైన వంటను చాలా ఈజీ గా త్వరగా చేయగలం అలాగే ఎంత ఇష్టమో ఎంత క్లిష్టమో తెలియచేసిన వంటకానికి ఎంత సమయం పడుతుందంటే ఒక తెలియని వంటని ఏం చే వ ఒకరు చెప్పడం వాళ్ళ ద్వారా తెలుసుకొని అది చేయడానికి చాలా టైమ్ పడుతుంది అది కొంచం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది అదే మనకి నచ్చిన వంట చేయడానికి చాలా త్వరగా టైమ్ త్వరగా అయిపోతుంది అలాంటి వంట అదే వంట చేయడానికి ఎంత సమయం వెచ్చించడం నాకు ఇష్టమంటే ఒక అరగంట అనేది నాకు చాలా ఇష్టం అదే తెలియని వంట క్లిష్టమైన వంటను చేయడానికి సుమారు ఒక గంట వరకు పడుతుంది